నేను జొమాటోలో ఒక మంచి రెస్టారెంట్ రేటింగ్ అంటే ఎక్కువ మంది ఆర్డర్ చేసే దానికి చూసి దాన్ని ఒక పదార్థాన్ని నేను ఆర్డర్ చేశాను అయితే అది ఎక్కడుందో ఏంటో తెలుసుకోవడానికి ఆ యాప్ నాకు చాలా ఉపయోగపడేది ఆ యాప్ ద్వారా నేను అది ఎక్కడుందో ఎంత టైం పడుతుందో అవన్నీ చూసాను ఆఖరి నిమిషంలో అది క్యాన్సిల్ అని తిరస్కరించబడింది అని చెప్పి మెసేజ్ వచ్చింది అదేంటి అలా జరిగిందని చెప్పి నేను రెస్టారెంట్ వాళ్ళకు కాల్ చేసి అసలు ఏమైంది ఆర్డర్ బాగానే వచ్చింది కదా అంత జరిగింది కదా మధ్యలో ఏం జరిగింది ఆ చివరి వరకు వచ్చి చివరిని క్యాన్సిల్ అని వచ్చింది ఏంటని నేను రెస్టారెంట్ వాళ్ళతో చాలా గొడవ చాలాసేపు మాట్లాడించి చాలా సేపు సంఘర్షణ అనేది జరిగింది ఆ తర్వాత మేడం ఫలానా ప్లేస్కి వెళ్ళిపోయి మీ ప్లేస్కి వచ్చారని అందుకని వెంటనే ఆర్డర్ క్యాన్సిల్ చేసి వేరే చోటుకి వెళ్ళాము అని చెప్పి మళ్లీ ఆ ఆర్డర్ పెట్టించి వెంటనే వచ్చేలాగా చూసుకున్నారు రెస్టారెంట్ వాళ్ళు